నమస్కారం యజమాని గారు ఇటీవల నేను డెలివరీ చేసుకున్న ఆర్డర్ నాకు సమంజసంగా లేదు కావున నేను అది తిరిగి పంపాలని కోరుతున్నాను నేను చేసుకున్న సమయానికి నా ఆర్డర్ ప్రాడక్ట్ నాణ్యతంగా లేదు దీనిపై మీ స్పందన ఏంటో తెలియజేయండి నేను చూసిన ఆన్లైన్ ప్రాడక్ట్ ఇది నాణ్యముగా లేదు మరియు నాకు అనుకున్న సైజులో రాలేదు దీన్ని మీరు తిరిగి మరల తీసుకోగలరా అని కోరుతున్నాను దీన్ని తిరిగి పంపడానికి ఏ విధంగా మీరు సహాయపడగలరో చెప్పగలరా నాకు మీరు ఈ ఆర్డర్ని రిటర్న్ తీసుకోండి దానికి చేయవలసిన ప్రాసెస్ ఏంటి

ప్రాడక్ట్ ఫొటో ప్రాడక్ట్ వివరాలు డెలివరీ సమయము మరియు రూపాయలు ఇది నాణ్యతగా అనిపించలేదు కానీ ఇది వరకు తీసుకున్న ప్రాడక్ట్ నాణ్యతగానే ఉంది మరియు సమకూలంగానే ఉంది ఇది నాకు నచ్చలేదు కావున మీరు నా విన్నపమును చూసి ఈ ప్రాడక్ట్ను మీరు తిరిగి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను దీన్ని డైరెక్ట్గా మీరు తీసుకుంటారా లేదా ఆన్లైన్లో ఏదైనా దరఖాస్తు ఉంటుందా ఆన్లైన్ దరఖాస్తు గురించి నాకు వివరాలు చెప్పగలరా చెప్పండి సందర్భము నిన్న తీసుకోబడినది రేటింగ్ టూ స్టార్ రేటింగ్ ఇవ్వగలను మరియు ప్రాడక్ట్ నాకు నచ్చలేదు మీరు ఎలా అయినా దీన్నీ వాపసు చేయండి